హలో మమతా ట్రావల్ ఏజెన్సీస్సా అండి అదేనండి నేను అసలు యాక్చుయల్గా నిన్న బుక్ చేసుకున్నాను ట్యాక్సీ మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి వెళ్ళాలనుకుంటున్నాము కోటప్ప కొండకి కానీ వస్తానన్న మనిషి మనం కాల్ చేస్తున్నా కూడా లిఫ్ట్ చేయట్లేదండి ఎందుకు మాకు కొంచెం రెస్పాన్స్ అయిన ఇవ్వాలి కదా ఒక మెస్సేజ్ అయినా పెట్టాలి కదా మాకు ఎందుకు ఇలాగ ఆయన డ్రైవర్గారు లిఫ్ట్ చేయట్లేదో అర్ధం కావట్లేదు మాకేమో చూస్తే అరగంట నుంచి మేము వెయిట్ చేస్తున్నాం కనీసం నేను ఇంకొక నెంబర్ నుంచి ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు అసలు ట్రాఫిక్లో ఉన్నారా లేకపోతే ఇంకా స్టార్ట్ అవ్వలేదా అన్నది మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఒక సారి కనుక్కోండి మీరు నాకేమయ్యింది ఇప్పుడే చెప్పండి ఒక ఐదు నిమిషాలే మీకు టైం ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళే సరికి మాకు మూడు గంటలు టైం పడుతుంది అందుకే అడుగుతున్నాను మళ్ళీ వచ్చేసరికి ఇంకా మాకు చీకటి పడిపోతుందన్నమాట అందుకనేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా వెయిట్ చేస్తున్నారు మీరొకసారి కనుక్కోని నాకు ఫోన్ చేయండి సరేనండి